మహిళల కోసం అప్పుడు ఉండేది కానీ ఇప్పుడైతే చాలా మంది మహిళలు సీరియల్స్ అలాంటివి చాలా యూస్ చేసి సీరియల్స్ చూస్తారు మధ్యాహ్నం టైంలో కాబట్టి వాళ్ళకు పెద్ద అదేం లేదు సీరియల్స్ చూస్తారు ప్రోగ్రామ్స్ చూస్తారు వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళకు ఇంట్లో కాలక్షేపం అవుతుంది అంతే